నమస్తే అండీ చెప్పండి ఎవరు మీ బ్యాగా అండీ ఓకే అండీ ఈ మీ ఎక్కడ పోయిందండీ ఓకే అండీ మీది కలర్ ఏ బ్యాగ్ అండీ కలర్ అహ ఓకే అండీ ఏ సమయంలో పోయింది మీరు ఉదయం వెళ్ళినపుడు ఒక్కరే వెళ్ళారా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారా ఎవరు పేరు ఏం పేరండి పూజితా అండీ ఆమె మీద ఏమన్నా అనుమానం ఉందా మీకు అహ ఓకే అండీ ఓకే ఇప్పుడు పట్టికెళ్ళిన అబ్బాయి మీరు చూసారా అహహా ఓకేనండీ సరే మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీరు ఇక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి మీరు కంప్లైంట్ ఇస్తే మీ ఫోన్ నెంబరు మీరు డీటెయిల్స్ ఇస్తే మేము బ్యాగ్ కనిపెట్టిన తర్వాత మేము సిసి కెమెరాలో చూసి మీ బ్యాగ్ కనిపెట్టి మీకు ఇస్తామండీ బ్యాగ్లో ఏమైనా మీకు విలువైన సామాన్లు ఉన్నాయా గో గోల్డ్ అదేం లేదు కదండీ ఇంకేముందండీ క్యాష్ ఏమైనా ఉందా అహ ఓకేనండీ అయితే సరేనండీ మేము కనుక్కుని మీకు ఎవరు అని చూసి మేము ఎంక్వయిరీ చేసి మీ బ్యాగ్ మీకు ఇప్పిస్తాము మీరేం భయపడకండి మీరేం భయపడకండి మీ ఫోన్ నెంబరు మీ డీటెయిల్స్ ఇచ్చి మీరు వెళ్తే మీకు మళ్ళీ మేము కాల్ చేస్తాము దొరకగానే మీరేం భయపడకండి మీ మీ బ్యాగ్ మీకు తెచ్చి మీకు ఇప్పిస్తామండీ ఓకే ఓకే అండీ